నమస్తే అండి చెప్పండి మాకు తెలుసు చెప్పండి దానికోసం దాని గురించి మీకేం కావాలి అవునవును మా వాళ్ళు చాలా కష్టపడ్డారసలు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు చాలా అంటే చాలా ఆ టీం మొత్తం రాత్రియంబవళ్ళు చాలా ప్రాక్టీస్ చేసారసలు అందుకనే వాళ్ళే ఎక్కువ మాకు తెలుససలు ఆ విషయం ముందుగానే ఎందుకంటే వాళ్ళెంత కష్టపడ్డారో ఏంటి అన్నది మాకు తెలుససలు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామసలు అవునవును అవునండి చాలామంది ఈ అవకాశం కేవలం పేదవారి కోసమన్నట్టే పెట్టారసలు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి ఈ కబడీ పోటీ పెట్టారనమాట

ఎవ్వరైనా రావచ్చసలు చూడ్డానికి చూసే వాళ్ళని మనం ప్రోత్సాహిస్తేనే కదా వాళ్ళలో కొంచెం ఉత్సాహమనేది పెరుగుతుంది

ఇలాంటివింకా పట్టించుకోకూడదు దెబ్బలు గట్రా తగులుతాయనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం మనలో ఉన్న ఆ ఇదిని బయటపెట్టలేము సో దెబ్బలలాంటివి పట్టించుకుంటే మనం ముందుకి

అవును చాలా బాగా ఆడుతారసలు అలాగే తప్పకుండా రావాలి సరే ధన్యవాదాలు